హలో హలో మాకు పోకో ఎక్స్ ఫైవ్ ప్రో ఫైవ్ జి మొబైల్ కావాలండి మీ దగ్గర అవైలబుల్ ఉందా అండి కాస్ట్ ఎంతుందండి మేము ఆన్లైన్లో చెక్ చేస్తున్నాము టూ మచ్ కాస్ట్ చూపిస్తున్నాడు మీ దగ్గర ఎంతుంది ఫిఫ్టీన్ థౌజండా ఫైవ్ జి మొబైలే కదా ఇక్కడైతే సిక్స్టీన్ ఫైవ్ అని చూపిస్తున్నాడు ఆన్లైన్లో కానీ మీ దగ్గర తక్కువనే ఉంది ప్రజెంట్ అవైలబుల్ ఉందా ప్రజెంట్ ఆఫర్ ఏముంది ఇప్పుడు ఎస్బీఐ క్రెడిట్ కార్డా లేదా డెబిట్ కార్డా

మాకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉందా మీ దగ్గర ఓకే ఓకే దాంట్లో మనకు ర్యామ్ ఎంత ఉంటుంది సిక్స్ టూ ఎయిట్ ఇంటన్ ఇంటర్నల్ వచ్చేసి అంటే ఇప్పుడు ఈ వన్ ట్వంటీది ఎంత టూ ఫిఫ్టీ సిక్స్ది ఎంత కాస్టు ట్వంటీ టూ పడుతుందా టూ ఫిఫ్టీ సిక్స్ది ఓకే ఈ ప్రాసెసర్ ఎంత ఉంటుంది మనకు ఓకే కెమెరా ఫి ఫిఫ్టీన్ మెగా పిక్సల్ ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్స్ అండి నేను కాల్ చేస్తాను మళ్ళీ